పరీక్షలు వాయిదా వేయాలా లేదా అనేది పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది ఒకవేళ పరీక్షలు వాయిదా వేస్తే దానివల్ల విద్యార్థులకు సిలబస్ మరింత సరిగ్గా చదివే అవకాశం లభిస్తుంది మానసిక ఒత్తిడి తగ్గుతుంది విద్యా సంవత్సరం ఆలస్యం అవుతుంది ఒకవేళ పరీక్షలు వాయిదా వేయకపోతే విద్యార్థుల ప్రాముఖ్యత పెరుగుతుంది ఏకాగ్రతతో సమయానికి చదవడం అలవాటు అవుతుంది కొత్త విద్యా సంవత్సరానికి ఆటంకం ఉండదు పరీక్షల ప్రాముఖ్యత తగ్గిపోకుండా ఉంటుంది నా అభిప్రాయం ఏమిటి అంటే పరీక్షలు వాయిదా వేయడం లేదా అనేది విద్యార్థుల సిద్ధిత పరీక్షా విధానం ప్రస్తుత పరిస్థితులను బట్టి నిర్ణయించాలి